ప్రధానమంత్రి పోషన్ పథకం అనేది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ప్రారంభించిన ఒక పోషకాహార భద్రతా పథకం ఈ పథకం ద్వారా గర్భిణీలు బాలింతలు మూడు నుండి ఆరు సంవత్సరాల వయసుగల పిల్లలు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు వయసు గల పిల్లలు మరియు పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల బాలికలకు పోషక ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద ప్రతి లబ్దిదారుకు నెలకు మూడు వందల రూపాయల వరకు పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది ఈ పోషకాహారం అంగనవాడి కేంద్రాల ద్వారా అందించబడుతుంది ప్రధానమంత్రి పోషన్ పథకం కింద అందించే పోషకాహారంలో ప్రోటీన్ విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు ఉంటాయి ఈ పోషకాహారం ద్వారా పిల్లలు పెరుగుదల అభివృద్ధి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి పోషన్ పథకం కింద ప్రయోజనం పొందే లబ్ధిదారులు సంఖ్య ముప్పై ఆరు కోట్లగా అంచనా వేయబడింది ఈ పథకం ద్వారా భారత దేశంలో పోషకాహార లోపాన్ని తగ్గించడం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద అందించే పోషకాహారం యొక్క కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను గర్భిణీలకు మరియు బాలింతలకు గోధుమపిండి పాలు చక్కెర నూనె ఒలికి యాసిడ్ ఇనుము మరియు జింక్ మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పాలు పండ్లు కూరగాయలు ధాన్యాలు మరియు మాంసం లేదా చేపలు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు వయసు గల పిల్లలకు పాలు పండ్లు కూరగాయలు ధాన్యాలు మాంసం లేదా చేపలు మరియు గుడ్లు పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అదే బాలికలకు పాలు పండ్లు కూరగాయలు ధాన్యాలు మాంసం లేదా చేపలు మరియు ఐరన్ ఫోర్టీఫైడ్ ఆహారాలు ప్రధానమంత్రి పోషన్ పథకం భారతదేశంలో పోషకాహార లోపాన్ని తొలగించడానికి ఒక ముఖ్యమైన మార్గం పరిగణించబడుతుంది ఈ పథకం ద్వారా లక్షలాది పిల్లలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు వారి భవిష్యత్తు ప్రభావితం చేయడం సాధ్యమవుతుంది